గుడ్ మార్నింగ్ నువ్వు బ్యాట్మెంటన్ ఆడుతావా అయితే బ్యా మెదటిగా మనం బ్యాట్మెంటన్ ఆడడానికి ఒక షటిల్ కావాల్సి కావాల్సింది షటిల్ ఇంకో కాక్ అని తెలుసా తెలుసా అయితే మనం షటిలు ఇద్దరు ఇద్దరు లేదా ఒకరు ప్లేయర్ ఆడచ్చు అయితే మనం షటిల్ ఆడేటప్పుడు షటిల్ని గేమ్లో సర్వ్ అని ఉంటుంది ఒక పార్ట్ ఒక భాగం ఉంటుంది అయితే దాని తర్వాత మనం వేరే మన వేరే వాళ్ళ కోర్ట్లో కోర్ట్లో మనం కాక్ వేయాలా షటిల్ అవును అదే అదే అయితే వేరే వేరే ఎందుకంటే బ్యా టేబుల్ టెన్నిస్లో ఒకరు ఆడుతారు కానీ షట్టిల్లో ఇద్దరు వ్యక్తులు ఆడవచ్చు అయితే మన కాక్ అనేది ఆపోసిట్ అత మన ముందర కోర్టులో పడితే మనకు పాయింట్స్ వస్తు ఉంటాయి ఒకవేళ మనది మన ఆ కాక్ మన కోర్ట్లో పడితే వాళ్ళకు ఇతరులకు పాయింట్స్ వస్తు ఉంటాయి మనం మనం ప్రతి రోజు కొద్దిగా కొద్దిగా ఆడితే మన మన ఆట పెరుగుతు ఉంటుంది పెరుగుతు ఉంటుంది ఒకవేళ మనం ఒక్క రోజు అయిన దాన్ని వదిలేస్తే మనం ఆడలేం సరిగా ఆడలేం కానీ ప్రతి రోజు ఖచ్చితంగా కొద్ది సేపు అయిన దానికి షెటిల్ని కేటాయించాలి టిప్స్ అని ఇంకా అంటే మనం కష్టపడాలి కష్టపడాలి రో ప్రతి రోజు ఆడాలి కష్ట పడకుండా ఏది సులభంగా రాదు ప్రతిరోజు ఆడుతు కొద్దిగా కొద్దిగా మన ఆట అనేది పెరుగుతు ఉంటుంది మనం ఇతరులతో మన ఆటని ఎప్పుడు పోల్చకూడదు దాని వల్ల మనకు తక్కు మనం తక్కువ అని అనిపిస్తుంది మనం మనది పెంచుతు ఉండాలి మన ఆటని పర్వాలేదు